గుడ్ మార్నింగ్ అండి స్కూల్లో స్కూల్లో అడ్మిషన్స్ దొరకత ఉన్నాయో లేవో అని ఫోన్ చేసామండి అబ్బాయి సెకండ్ క్లాస్లో జాయిన్ చేపిచ్చాలండి అదే నెక్స్ట్ మంత్లోని జాయిన్ చేద్దామనుకుంటున్నాం జులై ఫస్ట్కి అయిపోతున్నాయా జాయిన్ చేస్తాం ఇప్పుడు అదే ఫీజు అవన్నీ ఎట్లా అని మాట్లాడదామని నైన్ థౌసండ్ ఇప్పుడు థర్డ్ క్లాస్ కాని సెకండ్ క్లాస్ మొత్తం అంతేనా ఆయ్ మంత్లీ సిక్స్ హండ్రెడ్ యూనిఫామ్ బుక్స్ అన్ని మీ స్కూల్లోనే ఇస్తారా ఈవినింగ్ ఫోర్కి మార్నింగ్ నైన్ కల్లా పంపియాలా ఫీజ్ అది అది ఒక బాయ్కి వచ్చి నైన్ థౌసండ్ దాంట్లో బస్సు వేరు మళ్ళీ డ్రెస్సింగ్ వేరు మళ్ళీ బుక్స్కు వేరా యూనిఫామ్ ఇప్పుడు మేము బయట కొనుక్కోవాలి మీరే కుట్టిచి ఇస్తారా మీ దగ్గరే క్లాత్ ఇస్తారని కొనుక్కోవడానికి మీరే క్లాత్ ఇస్తారు మేము బయట కుట్టించుకోవాలి సరే మార్నింగ్ ఒకసారి వచ్చి మీతో మాట్లాడుతాలేండి సరేనండి ఓకే